హలో నేను అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను మా అమ్మకి హెల్త్ బాగాలేకపోతే అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది హెల్త్ ఇష్యుస్ ఉన్నాయ మా అమ్మకి ఇప్పుడు ఓకే అంటున్నారు ఇంకా రావడానికి ఇంకా టైం పట్టచ్చు అంటే ఇ ఇక్కడ ఆఫీసు అది ఇది ఉంటుంది కదా వర్క్ లే అవును ఇక్కడ కొత్త ఫ్యాక్టరీ ఓపెన్ చేసినట్టు ఉన్నారు అదే అ వచ్చేసరికి మా అబ్బాయికి కూడా హెల్త్ బాగాలేదు మొత్తం కఫ కోల్డ్ ఫీవర్ వస్తుంది అదే మళ్ళీ నాయిస్ పొల్యూషన్ అసలు చదువుకోలేకుండా ఉంటారు పిల్లలు కూడా దాని వల్ల ఊరికే డిసీజస్ రావడమే అవుతుంది హ అవును ఊరికే డిసీజెస్ వస్తూనే ఉంటాయి ఇంక ఏం వర్క్ కూడా చేసుకోలేము మొత్తం అలాఅంటే మనం ఒక వేళ సిక్ అయితే ఆఫీస్కి వెళ్ళలేము ఏం చేయలేం అయితే కంప్లైంట్ చేద్దాం ఆహ టూ త్రీ డేస్లో ఇద్దామీక కంప్లైంట్ అందరం ఒకసారి అందరితో కొలని వాళతో మాట్లాడేసి కంప్లైంట్ అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతోంది ఇప్పుడు కొంచెం ఇ కేర్ తీసుకుంటూ ఉండాలి అందుకే అక్కడ వదిలేసి మరి ఇక్కడికి వచ్చింది అదే చూసుకోవాలి తప్పట్లే మరీ స్కూల్కి కూడా వెళ్ళట్లేదు ఫోర్ డేస్ లేను కదా తనని రెడీ చేసే వాళ్ళు లేరు స్కూల్కి వెళ్ళట్లేదు ఇక్కడ ఆడుకోవడం మళ్ళీ ఇలా అయింది ఇంక ఆ తిన్నా మీరుతిన్నారా ఆ రేపు పెడుతున్నావా మరి ఇప్పుడు తగ్గిందా కొంచెమైనా ఫీవర్ లేదా హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళమా హ ఇప్పుడు అందరికీ ఇలానే ఏదో ఒకటి సిక్ అవుతూనే ఉంటారు కదా ఆ ఫ్యాక్టరీ మీద ఏదైనా కంప్లైంట్ చేయాలి రేపు వెళ్దాం అయితే